మేమందరం కలిసి జరుపుకునేది బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ రోజు బతుకమ్మను తయారు చేసి కొత్తబట్టలు వేసుకొని బతుకమ్మను ఎత్తుకొని అందరం కలిసి బతుకమ్మను ఒక దగ్గర పెట్టి అందరం బతుకమ్మ చుట్టు తిరుగుతాం తరువాత బతుకమ్మను ఎత్తుకొని చెరువు దగ్గరికి తీసుకపోయి మగవాళ్ళం అందరం బతుకమ్మను చెరువులో వేస్తాం తెల్లారిన తరువాత దసరా వస్తుంది ఆ రోజు అందరం కలిసి మేకను తెచ్చుకొని కోసుకొని కూర వండుకుంటాం ఇంకెవరైనా చుట్టాలు వస్తే వాళ్ళతో ఆనందంగా కొద్దిసేపు గడుపుకొని తరువాత అందరం ఎవరింటికీ వాళ్ళం వెళ్ళిపోతాం వెళ్ళిన తరువాత అందరం ఇలా చేసాం అలా చేసాం అని అనుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం